పొద్దున్నే లేవగానే ఒక లీటర్ వాటర్ తాగుతాను పది నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఒక ఇరవై నిమిషాలు వాకింగ్ చేస్తాను మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఒక అరగంట సేపు వ్యాయామం చేస్తాను ఇలా రోజు పనిలో చెయ్యడం వల్ల నాకు ఈ వ్యాయామం ఎంతగానో సహాయపడుతుంది